తెలంగాణలో పిల్లలు యువతియుకులం విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధిలో కళలు ఇంకా హస్త కళలు పాత్ర అనేది ఎంతో ప్రాముఖ్యమైంది ఈ కళలు నేడు సామాజిక సాంస్కృతిక జీవన విధానానికి ఆధారంగా నిలుస్తూ పిల్లల్లో సృజనాత్మకతను యూతుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది ముఖ్యంగా విద్యా అభివృద్ధిలో కళల పాత్ర గురించి మనం చూసినట్లయితే దాన్లో చిత్రకళలు ఇంకా శిల్ప కళలు జనరల్గా పిల్లలకి బొమ్మలు ద్వారా మనం ఎన్నో విషయాలు వాళ్ళకి ఈజీగా నేర్పించవచ్చు ఇది వాళ్ళలో సృజనాత్మకతను మరియు అవగాహను కూడా చాలా పెంచుతుంది అలాగే స్కూల్లో కూడా మనము డ్రాయింగ్స్ తర్వాత పెయింటింగ్స్ పోటీలు నిర్వహించడం వల్ల కూడా వాళ్లలో మంచి క్రియేటివిటీని పెంచిన వాళ్ళం అవుతాం దానిలోనే ఇంకా నాటక కళలు కూడా చూస్తే మనం పాఠశాలల్లో నాటక ప్రదర్శనలు పిల్లల సామాజిక అవగాహాన్ని పెంచడంలో ఇంకా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చెందించడంలో కూడా మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇంకా సంగీత విద్య చూస్తే సంగీతం ద్వారా కూడా పిల్లలు మరియు యువతీయువకులు తమ అభిరుచులకి తగ్గట్టు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం వెలికి తీసేవాళ్ళగా ఉండాలి అప్పుడు వాళ్ళు దాంట్లో మంచి రాణించగలుగుతారు ఇంకా యువత యొక్క సామాజిక అభివృద్ధి అందులో హస్తకళల యొక్క శిక్షణను గురించి చూసినట్లయితే యువతకు హస్తకళల శిక్షణ ఇస్తే వారు ఆర్థికంగానూ కూడా బాగా ఎదగలుగుతారు ఇంకా మనం పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ కూడా వాళ్ళకి నేర్పించాలి యూతులు యువత విషయంలో ము ముఖ్యంగా నృత్యం గురించి ఇంకా నాటకాలు వేయడము మ్యూజిక్ వంటి కలలతో కూడా వాళ్ళ యొక్క ప్ర ప్రతిభను ప్రదర్శించగలుగుతారు అలాగే సాంస్కృతిక అభివృద్ధిలో కూడా చూసినట్లయితే పిల్లలకు సంస్కృతిని పరిచయం చేయడం ద్వారా అంటే సా సంస్కృతి సంప్రదాయాలను జీవన విధానాన్ని ఇంకా మతపరమైనటువంటి మూలాాలను కూడా వాళ్ళకి పరిచయం చేయాలి ఇంకా ఆర్థికంగానూ సామాజికంగానూ కూడా వాళ్ళు ఎలా ఉపయోగపడతారు అంటే ఈ యొక్క కళల ద్వారా పిల్లలు ఇంకా యువతియువకులు ఉపాధి కల్పన అనేది ఈజీగా వాళ్ళు పొందడం అనే జరుగుతుంది ఈ విధంగా తెలంగాణలో కళలు ఇంకా హస్త కళల ప్ర పిల్లలు ప్ర మరియు యువతీ యువకులు విద్య ఇంకా సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రబిందువుగా ఉన్నాయి వీటిని ప్రోత్సహించడం ద్వారా మన సమాజానికి అలాగే ఆర్థిక వ్యవస్థకు ఇంకా సంస్కృతికి మోటివేషన్గా కూడా కాబట్టి పిల్లలకు తెలంగాణలో ఉన్నటువంటి కళల్ని హస్త కళల్ని వాళ్ళకి ఎప్పుడూ పరిచయం చేస్తూ వాళ్ళు సరైన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం అనేది ఎప్పటికీ కూడా అవసరం